మాయొక్క సహోదరి ఇప్పటికీ డిగ్రీ పూర్తి చేసింది తను పీజీ చదవాలని అనుకుంటుంది ఎందుకు అంటే పీజీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనుకుంటుంది ఇప్పటి వరకు మాకు ఎటువంటి అడ్డంకులు రాలేదు ఆడపిల్లలను చదివించుటకు ఈ విషయంలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు